నమస్తే మేడం అవును మేడం నేను ఆంధ్రప్రదేశ్కి కొత్తగా వచ్చాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలను చూడ్డానికి అదేవిధంగా ఇక్కడ అనేక పండుగలు జరుపుకుంటారు కదా అది ఏ పండుగ జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు అని తెలుసుకోవడానికి వచ్చాను మీది ఈ ఊరేనా మేడం తప్పకుండా మేడం మీరు తెలుసుకుందామనే వచ్చానండి అసలు ఏం ఏం పండగలు చేస్తారు ఎలా చేస్తారు వాటికి ఏ విధంగా అలంకరిస్తారు అసలు పండుగలు ఎంత ఘనంగా జరుపుకుంటారా లేకపోతే మామూలుగా జరుపుకుంటారా అసలు ఏ పండుగలు గొప్పగా జరుపుకుంటారు అనేది చెప్తారా

అలాగే మేడం అదేలెండి విన్నాను కానీ అంటే ఎలా చేసుకుంటారు ఏం చేస్తారనేది తెలీదు అందుకనే నేను మిమల్ని అడిగాను మీరు చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు మేడం ఇంకా ఏవైనా సందేహాలు గాని నాకు సలహాలు గాని కావాల్సి వస్తే మిమల్ని నేను అడగొచ్చా మ్యాడమ్ తప్పకుండా ఆడుగుతాను మ్యాడమ్ ధన్యవాదాలు మేడం